హలో మేడం బలస్ట సౌమ్య గారా అండి మీరు మీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసారు కదండీ ఇది మీకు రోజు రేపు డెలివరీ అవుతుందండి ఈ గ్యాస్ సిలిండర్ రేపు మీరు ఉదయంముంటారా సాయంత్రం ఉంటారా మధ్యాహ్నం ఉంటారా మీరు చెప్పిన టైం ప్రకారం మేము గ్యాస్ డెలివరీ చేయబడుతుందండి మేము సాయంత్రం నాలుగున్నర గంటలకు మేము వస్తాము మీరు ఉంటారంటే ఖచ్చితంగా సాయంత్రం పూట మేము డెలివర్ చేస్తాము

ఓకే అండి థాంక్ యూ మేడం